ముందుగా నేను వృత్తి పరంగా గాయకురాలిని కాదు కావున ఎవరు గురువు లేరు అలా అని గురువులను తక్కువ చేసినట్టు కాదు నేను సాధారణంగా కొంత మంది గాయకులను గాయకురాలను టీవీలో కొన్ని కార్యక్రమాలలో చూసి వారి నుండి ప్రేరణ పొంది ఉన్నాను వారి పాటలను విని నేను పాటలు పాడటం నేర్చుకొని వాటిని సాధన చేసేదానిని నాకు మాత్రం ఎవరు గురువు లేరు నాకు పాడడంలో ఎటువంటి అనుభవం లేదు కానీ ఏదేమైనా సంగీతం గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం